హలో బీ ఎస్ ఎన్ ఎల్ కస్టమర్ కేరేనా అండి నమస్తే అండి నేను నా ల్యాండ్లైన్ బిల్లుని ఇటీవల ఆన్లైన్లో పే చేశాను కానీ నాకు ఎక్నాలెడ్జ్మెంట్ గానీ రిసిప్ట్ గానీ అందలేదు కనుక ఇది ఒకసారి మీరు వెరిఫై జేసి నా ఈమెయిల్కి రిసిప్టు లేదా ఎక్నాలెడ్జ్మెంట్ని పంపించగలరు అసలు ఇప్పుడు ఆ బిల్ స్టేటస్ను గూడా కొంచెం వెరిఫై చేసి కొంచెం నాకు పంపించగలరు ధన్యవాదములు